హలో సార్ నేను హైమాని ఇప్పుడే యాప్లో రెండు నిమిషాలకు ముందు ఫుడ్ ఆర్డర్ పెట్టాను అందులో కొంచెం మార్పు చెయ్యాలి రెండు చికెన్ బిర్యానీ ఫోర్ మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను అందులో టూ మటన్ బిర్యానీ తీసేయండి మిగిలినవి అలాగే నాకు పంపించేయండి అంతే